అవును కొన్నిసార్లు మొదట్లో అంగీకరించలేనిదిగా అనిపించిన పుస్తకాలు చివరికి నాకు చాలా నచ్చాయి వాటిలో టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ అనే పుస్తకం ఒకటి ప్రారంభంలో ఒక పుస్తకం చదవాలనేది నాకు అంత ఇష్టం లేదు హార్పర్ లీ రాసిన ఈ పుస్తకంలో సామాజిక అన్యాయాలు వర్గభేధాలు మార్గ నిర్దేశకులకు గురించి చాలా తీవ్ర విషయాలు ఉన్నాయి మొదటి కొన్ని చాప్టర్లలోని ఆ కథను నాకు కొంచెం బోరింగ్గా అనిపించింది ఎందుకంటే నాకు అప్పుడు నిజమైన సామాజిక సమస్యలు గురించి అంత అవగాహన లేదు కానీ కొంత సమయం తరువాత ఆటికస్ ఫించ్ అనే న్యాయవాది పాత్రలోను పాత్రలో ధైర్యంగా న్యాయం కోసం పోరాడడం తన పిల్లలపై చూపించిన ప్రేమ మానవత విలువలు నాకు ఎంతో ఇష్టమయ్యాయి పుస్తకంలో పోరాటం తన పిల్లలపై చూపించిన ప్రేమ మానవత విలువలు నాకు ఎంతో ఇష్టమయ్యాయి పుస్తకంలో నెల్లి అనే చివరి దృష్టి నుంచి చూస్తూ ప్రపంచం గురించి తెలుసుకోవడం అలాగే పరిగణ పరిగణనీయమైన సమాజాన్ని సం సంబంధించిన వాటి గురించి తెలుసుకోవడం నాకు లోతైన అనుభవాన్ని కలిగించింది ఈ పుస్తకం నాకు మనుషుల మధ్య ఆలోచనలు న్యాయం ప్రేమ సమాజంలో మార్పు చేసే శక్తి అనే అంశాలను నేర్పింది మొదట్లో నేను అంగీకరించలేని అంశాలు నన్ను అర్థం చేసుకోవడంలో సహాయపడ్డాయి కాబట్టి ఇది చాలా మంచి పుస్తకం అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మీకు ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉంటే నాతో మీరు చెప్పుకోవచ్చు